గ్రామంలో ఉన్న స్కూళ్ళతో పోలిస్తే పట్టణంలో ఉన్న స్కూళ్ళకి నేను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను ఎందుకంటే అక్కడ చాలామంది ఉపాధ్యాయులు ఉంటారు మరియు ఎన్నో రకమైన సబ్జెక్టులను విద్యార్థులకు బోధిస్తారు అదే గ్రామంలో ఉన్న స్కూళ్ళలో ఒకే ఉపాధ్యాయుడు ఉంటాడు ఆయనే అన్ని సబ్జెక్టులను చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను పట్టణంలో ఉన్న స్కూళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను